భారతదేశపు చరిత్రలో ఛత్రపతి శివాజీ రాజేంద్ర చోళుడు మొదలగు రాజులు ప్రసిద్ధి కలిగిన రాజులు ఉన్నారు భారత చరిత్రలో నన్ను ఆకర్షించేది చోళ సామ్రాజ్యం పదమూడవ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం కావేరీ నది పరివాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది కరికాల చోళుడు రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు క్లుప్తయంగా చోళుడు చోళ రాజులలో ప్రముఖులు చోళ సామ్రాజ్యం పది పదకొండు పన్నెండు శతాబ్దంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది మొదటి రాజరాజ చోళుడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాద్యం ఆసియా ఖండంలోని స్థానికంగా ఆర్థికంగా సంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది